మా యొక్క ప్రాంతంలో అనేక వినోద కార్యక్రమాలు జరుగుతా ఉంటాది యూత్ పిల్లలందరూ కలిసి సాయంత్రం సమయంలో గ్రౌండ్లాగా ఒక వాతావరణం దగ్గర వెళ్లి గ్రౌండ్ చేసుకొని చక్కగా వాళ్లు క్రికెట్ ఆడుతూ ఉంటారు అప్పుడప్పుడు మేము అలా వెళ్తున్నప్పుడు ఆ దారిలో చూసి సంతోషపడే విషయాలన్నీ జరుగుతూ ఉంటుంది మా ప్రాంతంలో అలాగే చిన్న పిల్లలు కబడ్డీ ఆడడము ఒకరి పైన ఒకరు పడుకొని ఇద్దరు ఆడుకుంటూ ఉండడము అలాగే జాలీగా ఉంటుంది వాటిని కూడా మనం చూసి సంతోష పడుతూ ఉంటాము అలాగే లేడీస్ కూడా టెన్నీస్ ఆడుతూ ఉంటారు టెన్నీస్ ఆడేటప్పుడు కూడా మనమే వెళ్లి చూస్తే బాగుంటుందని చూస్తూ ఉంటాము టెన్నీస్ కూడా చక్కగా ఆడుతా ఉంటారు మా మేం పోయి ఆడే సమయంలో కూడా నిలబడి చూస్తూ ఉంటాము అలాగే అలాగే మా యొక్క ప్రాంతంలో అనేక చిన్న పిల్లలు పండుగ టైంలో డా డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు ఆ చిన్న పిల్లకాయలు అనమాట బాగా చక్కగా నేర్చుకుంటూ ఉంటారు నేర్చుకుని వాళ్ళు ఆ డ్యాన్స్ నృత్యం ద్వారా ప్రవహిస్తూ ప వాళ్లు దాన్ని వే వేస్తూ ఉంటే దాన్ని చూసే దానికి ఎంతో ఆహ్లాదకరంగాను మంచి గాను కన్నులకి ఇంపుగాను ఉంటుంది అలాంటి ఎన్నో సంభవాలు మా యొక్క ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది అలాగే వాలీబాల్ కూడా ఆడతారు పిల్లలు లేడీస్ యూత్ పిల్లలు జెంట్స్ అనేకమంది కూడా వెళ్లే వాలీబాల్ ఆడుతూ ఉంటారు వాలీబాల్ కూడా ఇద్దరు ఇటు పక్క ఒక బ్యాచ్ అటుపక్క ఒక బ్యాచ్గా నిలబడుకొని మంచి చక్కగాను వాలీబాల్ ఆడుతూ ఉంటారు వాళ్లు కూడా అలాగే సాయంత్రకాలపు సమయంలో వెళ్లి ఆడడము అలాగా ఆడేటప్పుడు మేము కూడా వెళ్లి చూస్తూ ఉంటాం అనమాట అలాగే అనేకమైన అనేకమైన ఆటలు ఆటలు పాటలు అనేకము ఆహ్లాదకరంగా ఉండేటివి కంటికి అనే అనేక విధాలుగా మా యొక్క ప్రాం ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది అవే కాకుండా టీవీల్లో కనబడేటటువంటి డ్రాన్సు ప్రోగ్రామ్సు అవన్నీ కూడా చూసి ఆ విధంగానే పిల్లలు కూడా నేర్చుకొని వే వేసేటప్పుడు ఆ యొక్క మిమిక్రీలు జరిగే వాటిని చూసుకుంటూ వాటిని వాళ్ళు తిరిగి మాట్లాడడం ద్వారా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందిస్తూ ఉంటాము అలాగే కోకోలు లేడీస్ కబడ్డీలు ఆడడము పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్లు కూడా కోలాటము అలాంటివి నేర్చుకుని ఒక ఇరవై మంది ముప్పై మంది కలుసుకొని నేర్చుకొని కోలాటం ఆడుతుంటారు దాన్ని ఒక టీచర్ గారు వచ్చి నేర్చుకొని ఆ యొక్క కోలాటము ఆయన దగ్గర నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకుని అనేక అదే లేడీసు పద్దెనిమిది నుంచి ముప్పై యాభై వరకు కూడా గ్రూప్గా ఒక పది మంది ఇరవై మంది గ్రూప్ చేరి అక్క ఆ యొక్క కోలాటాలు ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట అలాంటివి ఎక్కడైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే పిలుస్తారు మీరు పర పలానా ఊరు వాళ్ళు తిరుమల కుప్పం గ్రామం కదా మీది మీ మీ గ్రామంలో చక్కగా కోలాటాలు వేస్తారంట కదా మా గ్రామంలో ఇలాగా ఫంక్షన్లు జాతరలు జరుగుతూ ఉంటుంది మీరు వచ్చి వేసి మాకు వేస్తారని ఫోన్ చేస్తూ ఉంటారు అలాంటి టైంలో కూడా మేము ఆటో పెట్టుకొని గ్రూప్గా దాంట్లో అందరితో మాట్లాడుకుని గ్రూపుగా ఒక ఆటోలో కూర్చుని వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి ఆ యొక్క కోలాటం అనేది ప్రదర్శించి వాళ్ళకి వాళ్ళ ప్రదర్శించి వాళ్ళకి మంచిగా మేము ప్రదర్శించే వాళ్ళ దగ్గర మంచి ఒక చప్పట్లతో మంచి పేర్లతో మేము వస్తాము మా యొక్క గ్రామానికి తిరిగి వస్తాము ఆ విధంగా కూడా మేము అలాంటి కోలాటం అనే వాటిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటాము కాబట్టి వాళ్లు కూడా కొంచెం అమౌంట్ ఇచ్చి పంపిస్తారు దాని తెచ్చి కూడా మేము ఆ అమౌంట్ పెట్టుకొని కూడా మేము మరి ఇంకా ఎక్కువగా ఏవైనా ఆటల పోటీలు వినోదాలు నేర్చుకుందాం అనేసి బాగా డబ్బు పెట్టుకొని కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే క్రికెట్ కూడా ముఖ్యంగా మా గ్రామంలో ఎక్కువ యూస్ చేసేది క్రికెటే ఈ క్రికెట్ కూడా అనేకమంది యూత్ పిలకాయల నుంచి చిన్న పిల్లకాయల వరకు కూడా ఆహ్లాదకరంగా చూసే చూసే వృత్తి ఒక చూసే కార్యక్రమం వచ్చే క్రికెట్ అనమాట క్రికెట్ ఎక్కువ చూస్తూ ఉంటారు గ్రామంలో అలాగే వీధి నాటకాలు జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళు ఒక దినాలకి వీధి నాటకాలు వేస్తూ ఉంటారు అవి నాటకాల్లో కూడా బయట నుంచి అనేక మంది వచ్చి అనేక వేషాలతో వేస్తూ కథల ద్వారా వాళ్ళు మమ్మల్ని ఆహ్లాదకరంగా మా యొక్క మాకు కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా మేము ఆనందిస్తూ ఉంటాము అనేక కార్యక్రమా